హలో ఓలా డ్రైవరేనా అండి అంటే నేను క్యాబ్లో నా పర్స్ని అంటే మరచిపోయానండి కొంచెం మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే నా బ్యాగ్ని నేను తీసుకొని వెళతాను కొంచెం మీ దాంట్లో ఉందో లేదో చూసి చెప్తారా థ్యాంక్స్ అండి కొంచెం మీ కార్ ఎక్కడ ఉందో చెప్తారా నేను వచ్చి తీసుకుంటాను లేదా మీరు వచ్చి తీసుకొచ్చి ఇచ్చిన ఛార్జెస్ కూడా నేను వస్తానండి కొంచెం తీసుకొచ్చి ఇస్తారా ఏమి అనుకోకండా మీది కరెక్ట్గా ఏ కలరో చెప్తారా రెడ్ కలరే అండి కరెక్ట్గా అదే చిన్న బ్యాగ్ పెద్దది కాదు మీడియం సైజులో ఉంటుంది థ్యాంక్స్ అండి కొంచెం తీసుకు వచ్చి త్వరగా ఇస్తారా మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను అప్పుడు దిగింది ఎక్కడంటే సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర దిగాను అండి కొంచెం అవునండి నేనే కొంచెం నాకు అది తీసుకొని వచ్చి ఇస్తారా మీరు ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తాను పైపులు రోడ్ దగ్గరకి వచ్చి ఇవ్వండి కొంచెం ఏమి అనుకోకుండా నేను అక్కడ ఉన్నాను ట్యాక్సీ ఛార్జెస్ నేను ఇస్తాను అండి థ్యాంక్ యూ అండి